హలో ఓలా ట్యాక్సీ సర్వీస్ సెంటరేనా అండి సార్ నా పేరు అపర్ణ అండి నేను నిన్న ట్యాక్సీ ఒకటి బుక్ చేశానండి రేపటి ప్రయాణం కోసం విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి ఒక ట్యాక్సీ బుక్ చేసుకున్నానండి నా పేరు అపర్ణ అండి అదే పేరండి అనుకోకుండా కొంచెం ప్రయాణం ఆగిపో ఒక రోజు క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుందండి కొంచెం ఆ ప్రయాణం ఆ ట్యాక్సీని క్యాన్సిల్ చేయండి ఇంకొక రోజు ఇక్కడ పనుందండి అనుకోకుండా పని పడింది హైదరాబాద్ వెళ్ళడానికి బుక్ చేశానండి అవునండి కొంచెం ఆ డ్రైవర్కి నేను ముందుగానే అడ్వాన్స్గా ఒక రెండు వేలు పే చేశానండి అవునండి కొంచెం ఆ రెండు వేలు కొంచెం నాకు వెనక్కి ఇప్పించగలరా అండి అవునండి అనుకోకుండా కొంచెం క్యాన్సిల్ అయిందండి ప్రయాణం డ్రైవర్కిచ్చిన ఆ రెండువేలు కొంచెం అమౌంట్ నాకు వెనక్కి రిప్లై చేయండండి కొంచెం అనుకోకుండా క్యాన్సిల్ అయిందండి అవునండి ప్రయాణం